నేను పదో తరగతి చదువుతున్నపుడు మా పాఠశాలలో ఫిబ్రవరి పద్నాలుగోవ తారీఖు నాడు అనగా వాలెంటైన్స్ డే నాడు ఆన్లైన్లో ఒక మంచి ఫోటోని డౌన్లోడ్ చేసి ఆ డౌన్లోడ్ చేసినటువంటి ఫోటోని వేరే తెల్ల కాగితం మీద అచ్చు గుద్ది చాలా ఇష్టంగా వాటిని రంగు రంగులతో సరిదిద్ది దాని మీదనే పూర్తి కాన్సట్రేషన్ చేసి అచ్చు దిగినటువంటి పేపర్కి చాలా అందంగా తయారు చేసి స్కూల్లో మొదటి పీరియడ్ నాడు మా క్లాస్ టీచర్కి ద గ్రేట్ఫుల్ బ్యూటిఫుల్ హెల్ప్ఫుల్ నాలెడ్జ్ఫుల్ క్లాస్ టీచర్ గారు అని వ్రాసి చదివి మీ విజ్ఞానాన్ని మాకు పంచుతున్నందుకు ధన్యవాదాలు అని వ్రాసి మా క్లాస్ టీచర్కి ఇచ్చాను ఆరోజు అది చాలా పెద్ద కా అయిపోయింది వాలెంటైన్స్ డే నాడు లవ్ లెటర్ ఇస్తారు కానీ థ్యాంక్స్ లెటర్ ఎవరైనా ఇస్తారా అని చులకన చేసారు కాకపోతే ఇప్పటికీ అది ఏడు సంవత్సరాలు అవుతుంది మా టీచర్ వాళ్ళ ఇంట్లో దాన్ని ఫ్రేమ్ కట్టుకొని మరీ ఇప్పటికీ పెట్టుకున్నారు అది చాలు చేతితో తయారు చేసిన వస్తువులకి సెంటిమెంట్ విలువ ఎక్కువగా ఉంటుందని చెప్పడానికి ఒక ఉదాహరణ ఇది